నేను సాధారణంగా సహజ దృశ్యాలు జీవ జంతువులను గీయడం ఇష్టపడతాను కానీ

చిత్రాలని భావాలను చూపించడానికి రంగుల షడియోగులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇది ఒక కొత్త సవాలు కానీ ఆసక్తికరంగా ఉంటుంది